తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిదొందల తొంబై ఒకటి తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిదొందల తొంబై రెండు తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిదొందల తొంబై మూడు తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిదొందల తొంబై నాలుగు తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిదొందల తొంబై ఐదు